అవునండి ఇదే ఇక్కడ ఇది అన్ స్టేషనరీ అండి ఇక్కడ వచ్చేసి పెన్నులు పెన్సిళ్ళు బుక్సు ఛార్ట్సు ఇలా చాలా రకాలుగా ఉంటాయండి మీకు బుక్స్ కావాలన్నా ఏవి కావాలన్నా నేను ఇచ్చేస్తాను ప్రైజ్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు మీకు సింగిల్ అంటే ట్వంటీ రూపీస్ ఉంటుంది మీకు ఇట్లా బల్క్లో లార్జ్లో కావాలంటే ఫార్టీ రూపీస్ అవుతుంది అదే సింగిల్ సింగిల్గా కావాలంటే నీకు ట్వంటీ రూపీసు లార్జ్లో కావాలంటే నీకు ఫార్టీ రూపీస్ అవుతుంది అట్లా బల్క్లో కావాలంటే నీకు ఫార్టీ రూపీస్ పడుతుంది ఇక నీకు ఒకటి తీసుకుంటా అంటే ఫార్టీ రెండు తీసుకుంటా అంటే ఎయిటీ అట్లా ఉంటుంది ఇక నువ్వు తీసుకునే దాని కింద రేట్ ఉంటుంది డిస్కౌంట్ అంటే ఇక ఒక నువ్వు ఒక ఫైవ్ తీసుకుంటే నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పెర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతా మీకెన్ని కావాలి ట్వంటీ కావాలా ట్వంటీ అయితే ఒక తర్టీ పెర్సెంట్ ఇస్తా డిస్కౌంట్ ప్యాకెట్లు ఉంటాయి మీకు సెపెరేట్ సింగిల్గా అమ్ముతా పాకెట్లో పెట్టి కూడా అమ్ముతా మీకు ఎలా కావాలంటే అట్లా టెన్ రూపీస్వి ఉన్నాయి త్రీ రూపీస్వి ఉన్నాయి ఫైవ్ రూపీస్వి ఉన్నాయి ట్వంటీ రూపీస్వి ఉన్నాయి నీకు నీకేమి ఏం కావాలంటే అది ఇచ్చేస్తా ఏ ఫోర్ సైజ్ పేపర్సా ఏ ఫోర్ సైజ్ పేపర్సు నీకు రూపాయికి రెండు ఇస్తా వన్ రూపీకి టూ పెద్దదంటే అది ఉంటుంది ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఉంటాయి ఒక త్రీ ఫిఫ్టీ అట్లా

త్యాంక్ యూ అండి ఓకే